అరే గోపి నేను వారం క్రితం పాస్పోర్ట్కి దరఖాస్తు చేశానురా దాని నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది కానీ ప్రాసెస్ ఎక్కడిదాకా జరిగింది ఏమిటి అనేది వివరాలు మాత్రం నాకు ఏం తెలియలేదు ఆ కార్యాలయానికి కాల్ చేసి కనుక్కుందాం అని నిర్ణయించుకున్నాను అన్నీ ఇచ్చేశానురా ప్రూఫ్స్ మొత్తం ఇచ్చేశాను ఆధార్ ఇచ్చాను రైస్ కార్డు పాన్ కార్డు అవి పోలీసులు దగ్గర నుంచి నో అబ్జక్షన్ది కూడా ఇచ్చేశానురా ఇంకా వాళ్ళు ఏమి అడుగుతారో ఏమిటో ఇంక అవి తెలియదు ప్రాసెస్ ఎలా ఉంది ఏమిటి అనేది కూడా నాకు తెలియదు కాల్ చేసి మాట్లాడుదాం అనుకుంటున్నాను మరి ఎక్కడిదాకా వచ్చింది ఏమిటి అనేది మనకి ఏం అర్థం కాలేదు ఒక ఈమెయిల్ మాత్రం వచ్చింది అంతే ఇంక ఏం చేద్దాం అయితే అడుగుదామా ఒక్కసారి ఏం అంటావు సరేరా మాట్లాడనా ఓకే